హోండా షోరూమ్ అండి చెప్పండి ఓకే ఎప్పుడు కావాలి అండి ఓకే మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే షోరూమ్కి వస్తే మీకు కొటేషన్ అనేది చెప్తాను అండి చెప్పండి చెప్పండి ఉంటుంది అండి మీరు ఒక వన్ డే ముందు బుక్ చేసుకుంటే సంక్రాంతికి వచ్చేస్తుంది మనకి జుపిటర్లో మొత్తం ఫోర్ వేరియ వేరియంట్స్ ఉన్నాయి అందులో కలర్స్ కూడా వచ్చేసి ఫోర్ ఉన్నాయి గ్రీన్ రెడ్ బ్రౌన్ లైట్ గ్రీన్ ఒకటి అండ్ అంతే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇస్తుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ షూర్ లేదు అండి లేదు ఒకసారి మీరు తీసుకొని ట్రయల్ ఆర్ ఎల్స్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ ఇస్తాను ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి రానీకి మా ఏజెంట్ కూడా ఒకరు వస్తారు మీతోటి కావాలి అంటే అట్లా ట్రై చేయండి మన కాటేదాన్ దగ్గరండి కాటేదాన్ దగ్గర ఆఫర్ నడుస్తుంది అండి ఇప్పుడు తీసుకుంటే ఏంటండి సంక్రాంతికి ముందు తీసుకుంటే ఏంటంటే మీకు ఆన్ రోడ్ ప్రాసెస్ చేస్తే మీకు ఇప్పుడు సెవెన్టీ నైన్ ఉంది టోటల్ మీకు రౌండ్ ఫిగర్ వచ్చేస్తే మీకు ఎయిటీ ఫైవ్ దాకా వస్తుంది అదే మీకు సంక్రాంతి తరువాత తీసుకుంటే నైన్టీ ఫైవ్ అవుతుంది

అది ఆఫర్లో మీకు ఎయిటీ వస్తుంది మీరు ఈఎమ్ఐలో తీసుకుంటే మీకు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ వరకు వెళుతుంది ప్రైస్ ఫోర్ కలర్స్ అన్నా గ్రీన్ రెడ్ బ్రౌన్ బ్లూ ఓకే అన్న అన్న మీరు తప్పకుండా రండి షోరూమ్కి మీకు కొటేషన్ ఇస్తాము మీకు ఎట్లా కావాలి ఈఎమ్ఐలో కావాలా నెట్ కావాలా ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు ఓకే మీ ప్రాబ్లం మీ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ మీ పాస్బుక్ అండ్ రెండు చెక్కులు తీసుకొని వస్తే ప్లాన్ చేద్దాము ఓకే అండి డన్